ఇది ట్రావెలింగ్ ఏజెంట్ ఏనా అండీ అదే ఎందుకంటే మాఫ్యామిలీ అంతాకలిసి టూర్ కెల్దామని ప్లాన్ చేసాము ఉ మీ బడ్జెట్ ఎంత పడుతుందండి అంటే కాకినాడ టు ఢిల్లీ అండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అండి ఏవండి ఒకే ఎకామిడేషన్ అండీ రూమ్ ఫెసిలిటీ గట్టా అన్నిమిరే చూపిస్తారా ఒకే అంటే జస్ట్ మీరు ఓన్లీ చుపియడానికే ట్వంటీ థౌసండ్ తీసుకుంటారా అండీ అంటే ఫుడ్ ఖర్చు మాదే రూమ్ ఖర్చు మాదే జస్ట్ తీసుకెళ్లి చూపించడానికి మీరు అంత ఎమౌంట్ తుసుకుంటున్నారు ఇంకేం తగ్గాదా అండి

అంటే మేమొక టెన్ టు ఫిఫ్టీన్ ఆ అదే టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్స్ అని అనుకుంటున్నాం అండి ఒకే మాకు కుంచెం స్లీపర్ టైప్ లో కావాలండి అందరికి సరిపోయేలాగా ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఒకే అండి ఓకే అండి మాతరపున మాఫ్యామిలీ అందరిని అడిగి మళ్ళి ఇంఫామ్ చేస్తాం సరే సరే